నమస్తే అండి నేను బజాజ్ కార్డు మీద బైక్ తీసుకున్నాను కాకపోతే నాకా బండి వద్దండి బండికి బదులు ఫ్రిడ్జ్ కానీ లేదంటే టీ వీ కానీ తీసుకుందాము అనుకుంటున్నాను అండి దయచేసి మార్చెయగలరా కార్డ్లో నుండి అది ఒక వెహికిల్ నేమ్ తీసేయగలరా